హలో సార్ మాకు ఒక పదిహేను రోజులలో గృహప్రవేశం చేసేది ఉంది మాకు అంత లోపు పెయింటింగ్ చేసి ఇవ్వాలి అంటే మాకు అట్రాక్షన్గా కావాలి అంటే అన్నీ కలర్ల కాంబినేషన్లో పీఓపీ కూడా ఉండాలి దాంట్లో మాది డబల్ స్టోరీ హౌస్ ఏంటంటే ఇంకా ఎలాంటివి వాడతారు మీరు పెయింటింగ్కి ఓకే ఓకే అంటే మీరు వేసే పెయింట్ క్వాలిటీ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది నార్మల్గా అంటే మాకు తప్పకుండా క్వాలిటీ పెయింటింగ్ కావాలి నా ఈ వేజింగ్ చార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి ఎంత అవచ్చు ఇంకా ఆ పెయింటింగ్ కూడా చార్జెస్ ఎంత అవుతాయి అవి కూడా కలిపి చెప్పండి మా అడ్రస్ దిల్సుఖ్నగర్ హైదరాబాద్ అండి ఓకే సార్ ఫర్నిచర్ కూడా ఉంది ఆ ఫర్నిచర్కి కూడా పెయింట్ చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను మిగతా డీటెయిల్స్తో